అమృత రెస్టారెంట్ అండి నేను ఒక ఆర్డర్ చేశాను దానిలో చికెన్ బిర్యాని నూడుల్స్ పిజ్జా ఆర్డర్ చేశాను కానీ నాకు నూడుల్స్ రాలేదు దానిలోను ఎందుకు రాలేదు నాకు తెలియదు డెలివరీ బాయ్ నాకు ఇవ్వలేదా లేకపోతే మీరే దాంట్లో పెట్టలేదా నాకు తెలీదు మీరు దాన్ని తిరిగి పంపిస్తారా లేకపోతే డబ్బులు నాకు వాపస్ చేస్తారా అనేది తెలియజేయండి లేదంటే డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ అబ్బాయిని నేను అడుగుతాను ఒకవేళ తన బ్యాగులో ఏమైనా ఉండిపోయిందో ఏంటో అని మీరు ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పండి